హలో జితేందర్ ఆటోమొబైల్సా ఇప్పుడు సార్ నాకు ఒక మొబైల్ కావాలి యాండ్రాయిడ్ మొబైల్ ఎంత ఉందండి కాస్ట్ మోడల్ మంచి మోడల్ ఓకే సార్ అంటే రేపు రేపు ఒక వన్ ఓ క్లాక్కి వస్తాము అండి టెన్ టూ ఫైవా టెన్ టూ ఫైవ్ అంటే ఎప్పుడైనా రావచ్చా అండి ఓకే సార్ యాండ్రాయిడ్ ఫోన్ కావాలి అండి ఓకే ఓకే ఓకే వివో ఎంత ఉందండి వివో ఎంత ఉంది సార్ ఓకే అండి

ఓకే ఓకే ఇప్పుడు కాస్ట్ కాస్ట్ ఎంత ఉందండి ఇప్పుడు వివో లేటేస్ట్ మోడల్ది థర్టీ ఫైవ్ థౌజండ్ ఓకే ఓకే ఓకే ఓకే వారెంటీ ఎంత ఉంది వారెంటీ వారెంటీ టూ ఇయర్సా ఓకే

ఓకే ఓకే ఏ టైంలో అంటే త్రీ టూ త్రీ ఓ క్లాక్కి వస్తే ఏం కాదు కదా టెన్ టూ ఫైవ్ మధ్యలో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఉంది అండి డిస్కౌంట్ ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఎక్స్ఛేంజ్ ఆఫరా ఇప్పుడూ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ